నేను నిన్ననే ఒక అమెజాన్లో ప్లాస్టిక్ కంటైనర్ బాక్స్ ఒకటి తీసుకున్నాను అది అసలు చాలా యూజ్ఫుల్గా ఉంది ఎలా అంటే కంప్లీట్గా ఒకే బాక్స్ కింద వచ్చింది కాకపోతే మధ్యలో పార్టీషియన్ కింద డివైడ్ అయ్యి ఉంది అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే మనకి అట్ ఏ టైం ఒక ఫోర్ ఐటమ్స్ అందులో వేసుకునే విధంగా కూడా ఉంది సో ఈ ప్రోడక్ట్కి నేను ఇచ్చేది అవుట్ ఆఫ్ టెన్కి నేను మ్యాకీమం నైన్ పాయింట్ ఫైవ్ ఇస్తాను ప్లాస్టిక్ కూడా గుడ్ క్వాలిటీలో ఉంది